నా అభిప్రాయం ప్రకారం మంచి గానం కోసం ప్రతిభ శిక్షణ మాత్రమే ఉంటే సరిపోదు ఆ వ్యక్తి పాట మీద ఆసక్తి ఇష్టం ధ్యానం ఉండాలి తాను చాలా శ్రద్ధగా వాటిని నేర్చుకున్నప్పటికీ కూడాను కొంతమందిలో గానం అనేది రక్తంలో ఉంటుంది కొంతమంది కుటుంబాలలో వారి తరతరాల ఆచారంగా ఈ గానం సంగీతం నేర్చుకోవడం వస్తుంది అంతే కాదు చాలామందికి సంగీతం అంటే ప్రాణం సంగీతం లేకపోతే తాములేము అనుకుంటారు ఎవరైతే అటువంటి భక్తి శ్రద్ధలతో ఇష్టపూర్వకంగా నేర్చుకుంటారో వారికి సరస్వతిదేవి కటాక్షం అయిన గానం ఎల్లప్పుడూ వరిస్తుంది కొంతమంది సంగీతం నేర్చుకోకపోయినప్పటికీ వారి గానం తేనే వలే చాలా తీయగా వినే కోద్ది చాలా మధురంగా ఆ గానం వింటూ మనల్ని మనమే మైమర్చి పర్వసించేలా ఉంటుంది నాకు గానం అంటే చాలా ఇష్టం అయినప్పటికీ కూడా నేను సంగీతం నేర్చుకోలేకపోయాను నేను చాలా బాగా పాటలు పాడుతాను నాకే కనుక సంగీతం నేర్పించి ఉంటే మంచి గాయని అయ్యేదాన్నిన్నేమో నా ఉద్దేశం ప్రకారం మంచి గానం కోసం ప్రతిభ లేదా శిక్షణ మాత్రమే సరిపోదు